నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు డ్రాయింగ్ క్లాస్ అనేది సపరేట్గా ఉండేది ఆ సమయంలో నేను చాలా వరకు క్రొత్త క్రొత్త డ్రాయింగ్స్ని వేసేదాన్ని మా ఉపాధ్యాయుడు ఇచ్చిన హోంవర్క్ని ఫినిష్ చేయడానికి చాలా కృషి చేసేదాన్ని అలా చేయడం వల్ల డ్రాయింగ్ అనేది నాకు చాలా విధాలుగా ఉపయోగపడింది ఒకసారి నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు మండల్ లెవెల్ డ్రాయింగ్ పోటీలో నేను ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది అప్పుడు మా తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా స్కూల్ వాళ్ళు చాలా సంతోషపడ్డారు నన్ను నువ్వు మంచిగా మెచ్చుకున్నారు మంచి అభి అభినందనలు నేను పొందాను అలాగే నా అనుభవం ఏమిటి అనంటే డ్రాయింగ్ క్లాస్లో తీసుకోవడం లేకపోతే వష్ వర్క్షాప్లల్లో పాల్గొనడం అనేది చాలా మంచి విషయం ఎందుకని అంటే అది మన యొక్క బ్రెయిన్ని మంచిగా వాడడానికి ఉపయోగపడుతుంది మనం డ్రాయింగ్స్ వేయడం వలన మళ్ళీ మనం మాటలతో చెప్పలేని కొన్ని భావాలను డ్రాయింగ్ ద్వారా వ్యక్తపరచవచ్చు అన్నది నాయొక్క అనుభవం అలాగే డ్రాయింగ్ వల్ల నా నేను పొందుకున్న ఎన్నో గొప్ప గొప్ప అభినందనలను నేను ఎప్పటికీ మరచిపోలేను కనుక డ్రాయింగ్ అనేది నాకు చాలా ఇష్టమైన విషయం